మా గ్రామంలో కుటుంబాల మధ్య గొడవలు అనేవి ఎలా పరిష్కరిస్తాం అనేది చెప్తానండి సాధారణంగా గొడవలనేవి జరుగుతూ ఉంటాయండి మా గ్రామంలో ఒక ఉదాహరణకి చెప్పాలంటే మా పక్కింటి సుబ్రహ్మణ్యం గారును ఆయన ఎదురింటి ఆయనను అదే వెంకటేష్ గారును ఒక విషయంలో గొడవ పడ్డారండి అంటే బండి విషయంలో వాళ్ల కుటుంబాల మధ్య కొద్దిగా గొడవలు అయినాయి వాళ్ల కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి అది ఎలాగా పరిష్కారం అయ్యిందంటే చుట్టుపక్కల వాళ్ళం వెళ్లి గొడవ ఏంటి అనేది తెలుసుకుని ఎందుకు గొడవ పడుతున్నారు అని తెలుసుకుని దాన్ని వివరంగా వాళ్లు చెప్పిన తర్వాత ఎవరి వైపు న్యాయం అనేది ఉంది ఎవరు తప్పుగా మాట్లాడుతున్నారు అనేది చూసి గొడవ అనేది పరిష్కారం ఇస్తామండి ఇంకా గొడవ పరిష్కారం మా వల్ల కాకపోతే అది పోలీసులు దాకా తీసుక వెళ్లి పోలీస్ అధికారులు దాకా వాళ్ల దగ్గర మనం ఆ ఫిర్యాదు ఆ గొడవంతా వివరించి పోలీసు అధికారులు గొడవని పరిష్కరిస్తారు లేకపోతే పెద్దలు పెడితే కనుక పెద్ద ఊరు ఊరి గ్రామ పెద్దలు అందరూ కూర్చొని గొడవని ఎలాగా వాళ్లు గొడవపడ్డారు ఎందుకు కుటుంబాల మధ్య ఎందుకు గొడవ వచ్చింది అనేది వాళ్ళు అడిగి దాన్ని బట్టి ఎటువైపు న్యాయం ఉందో అటువైపు ఉండి న్యాయం చెబుతారు గొడవ పరిష్కారం అవుతుంది